హలో సార్ బ్రాడ్బ్యాండ్ ప్రణాళికను అధికంగా వేగాన్ని పెంచండి మాకు సెల్కు డేటా రావటం లేదు మేము విలేజ్లో ఉన్నాము సార్ మాకు డేటా అస్సలు రావడం లేదు అది బాగా మాకు మా సెల్కు డేటా వచ్చేటట్టుగా ప్రొవైడ్ చేయండి ప్లీజ్ సార్ తొందరగా చేస్తే మంచిది సార్ మాకు బిన్నే డేటా వచ్చేటట్టుగా అప్లై చేయండి సార్